హలో వెంకటలక్ష్మి రెస్టారెంట్టా అండి నా పేరు సుప్రియ అండి నేను మద్దిలపాలెంలో డోర్ నెంబర్ వన్ డాష్ టూ డాష్ వన్ బై టూ పిఠాపురం కాలనీలో ఉన్నాను అండి నేను పూస్వం చేయడానికి చేయడం వలన బయటకు రాలేకపోతున్నాను అండి నేను మీ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక చికెన్ దమ్ బిర్యానీ ఒక పెప్సీ వన్ లీటర్ బాటిల్ నాకు ఆర్డర్ చేయగలరా అండి ఇప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఎంత అవుతుంది మూడు వందల యాభై అండి ఓకే అండి నేను గూగుల్ పే చేస్తాను అమౌంట్ ఆర్డర్ వచ్చాక త్వరగా పంపించండి ఆర్డర్ లేట్ అవుతుంది థ్యాంక్ యూ అండి